హలో పసుపర్తి సూపర్ మార్కెటా అండీ నేను ఇక్కడ లోకల్గానే తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను యాక్చువల్గా ప ప్రొవిజన్స్ కోసం నేను కాల్ చేస్తున్నాను మీరు హోమ్ డెలివరీ చేస్తారా అండీ బాలాజీ కాలనీ ఓకే అండ్ అంటే ఏం అంటే మీరు హోమ్ డెలివరీ చెయ్యాలంటే ఇంత ప్రైస్ ఇంత కా ఇంత ప్రైస్ ఉండా ఇంత ప్రైస్కి కొనాలని ఏమన్నా ఉందా ఓకే సో అంటే ప్రొవిజన్ ఇంకా ప్రొవిజన్స్ కాకుండా ఇంకేమేమున్నాయండీ మీ దగ్గర హోమ్ మేడ్స్ కిచెన్ కిచెన్ స్టఫ్ ఏమైనా ఉందా ఓకే మేడమ్ ఫ్రిడ్జ్ వాషింగ్ కవర్స్ ఏమన్నా ఉన్నాయాండీ మీ దగ్గర ఓకే అలాగే ఫ్రిడ్జ్లో ఈ ట్రేస్ ఉంటాయి కదా ట్రేస్ తర్వాత తర్వాత షీట్స్ కూడా ఉంటాయి కదా అవి కావాలి మెయిన్ ఉన్నాయా మీ దగ్గర అంటే నేను చాలా దగ్గరలో ఇక్కడ షాప్స్లో వెతికాను దొరకలేదు ఓకే మేడమ్ తర్వాత అంటే హోల్ సేల్ ప్రైసా ఓకే అంటే మేము యాక్చువల్గా మంత్లీ షాపింగ్ చెస్తూ ఉంటాము ఇప్పుడు రైస్ బ్యాగ్స్ లాగే ఓహ్ నాకు తెలియదండీ ఓహ్ పాయింట్స్ యాడ్ అవుతాయి అంటారా ఓకే బాగుందండీ ఓకే మేడమ్ స స సో అంటే నేను మీకు లిస్ట్ మెసేజ్ చేస్తాను వాట్సాప్లో సో అ అలాగే అడ్రస్ పంపిస్తాను బిల్ చేసి పంపించండి నేను క్లియర్ చేస్తాను ఓకే మేడమ్ థ్యాంక్ యూ వెరీ మచ్